మా ప్రాంతంలో సాంప్రదాయ ఆటలు చాలా ఉన్నాయి మేము అప్పట్లో బాగా ఆడేవాళ్ళం గిల్లిదండ సబ్జా గోళీలాట వంటివి మస్తు ఇటువంటి ఆటలు ఎన్నో ఆడేవాళ్ళం ఈ ఆటలు ఎందుకు ఆడేవాళ్ళం అంటే మేము బాగా మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునేవాళ్ళం మానసిక ఆరోగ్యాన్ని ఎందుకు పెంచుకునేది అంటే అందరితో కలిసి ఈ ఆటలన్నీ ఆడతాం కాబట్టికి దానివల్ల మానసిక ఆరోగ్యం వస్తుంది కాబట్టి ఆ ఆరోగ్యాన్ని పెంచుకునే కోసం కూడా చాలా సంతోషంగా అందరితో ఉత్సాహంగా మంచిగా ఆటలు ఆడేవాళ్ళం ఇప్పుడు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో వీడియో గేమ్స్ అని అవి ఆడడం వల్ల మన క్రీడల సమయం మరియు సంస్కృతి మారిపోవడం వల్ల భారతదేశ భారతదేశం సాంప్రదాయ ఆటలు చాలా మరుగున పడిపోతున్నాయి సాంప్రదాయ ఆటలు కొన్ని మేము చాలా ఆడేది దాంట్లో ఫస్ట్ ఒకటి నేను తెలియచేస్తాను గిల్లిదండ ఒకటి ఇంతకుముందుకు తరంవారికి ఆట గురించి పరిచయం అవసరం లేదు అసలు ఎందుకంటే ఆ గిల్లిదండ అనేది చాలా ఆడేవాళ్ళు ఈ ఆటను రెండు రకాల కట్టెలతో ఆడతారు అన్నమాట అందులో ఒకటి గిల్లి ఇది సాధారణంగా ఎన్ని ఉంటదంటే ఒక మూడు అంగుళాలు మాత్రమే ఉంటుంది ఇది చిన్నగా ఉంటుంది ఇంకొకటి రెండు అడుగుల పొడవు ఉంటుంది దీన్ని గిల్లిని కొట్టడానికి ఇట్ల ఉపయోగిస్తారు అప్పట్లో చిన్నపిల్లలు అందరం కలిసి చాలా బాగా ఆడుకునేవాళ్ళం ఇంకొకటి లగోటి అని ఉంటుంది లగోటీ ఆటను ఏమంటారు అం టే పితు అని కూడా అంటారు అది అప్పట్లో చాలా ఫేమస్ ఈ ఆట అంటే చాలామందికి ఇష్టం అన్నమాట ఎందుకంటే మంచిగా చాలా సంతోషం అనిపిస్తుంది ఆ ఆట ఆడుతుంటే ఈ ఆటను చిన్న చిన్నరాళ్ళను ఒకదాని మీద ఒకటి జోడించి పెడతారు అంటే పేరుస్తారు ఇట్ల కిందనుంచి పైదాకా పేరుస్తారు దాన్ని ఆ ఆటను బంతితో కొడతారు బంతితో కొట్టి దీని ముందు ఆటగాళ్ళు రెండు జట్లుగా ఉంటారన్నమాట టూ పెయిర్స్ రెండుజట్లుగా ఉండి ఇందులో ఒక జట్టు ఆటగాళ్ళను రాళ్ళను పడగొట్టి పరుగులు తీస్తారు అదే సమయంలో ఇతర జట్టు ప్రత్యర్ధి ఆటగాళ్ళపై బంతిని విసిరి వారికి అది తగిలితే అవుట్ అని అంటారు అంటే పేర్చినది ఒక ఒక టీమ్ వాళ్ళు కొట్టాలి ఇంకొక టీమ్ వాళ్ళు

ఇంకా గోళీల ఆట కూడా ఆడేది గోళీల ఆట గ్రామీణ ప్రాంతాలలో అసలు తెలవని వాళ్ళకు లేదు పట్టణ రంగు గోళీలను కంచ అని అంటారు ఇప్పటికి ఈ ఆటను చాలామంది ఇష్టపడతారు ఈ ఆటలో ఒక ఆటగాడు ఒక లక్ష్య ఒక ఒక గోల్ ఉంటుంది ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఖచ్చితంగా దాన్ని కొట్టాలి దీంతో ఇతర గోళీలను కూడా గెలుచుకోవచ్చు అంటే ఇప్పుడు ఇతర గోళీలను ఎట్లా అంటే వాళ్ళను వాళ్ళది కొడితే వాళ్ళ వాళ్ళ గోళీలన్నీ మనకు వచ్చి పోతాయి అట్లా గోళీలు కూడా ఆడుకునేది చిన్నప్పుడు ఇంకా మా ప్రాంతంలో సాంప్రదాయ ఆటలలో ఖోఖో కూడా ఒకటి ఉంటుంది ఇక ఖోఖో అందరికి తెలియ అంటే అందరికి తెలిసిందే ఈ క్రీడ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఈ క్రీడ మన బడీలల్లో మస్తుగా ఆడేటి వాళ్ళం చిన్నప్పుడు కిందపడినా కూడా కాళ్ళకి రక్తాలు వెళ్తున్నా కూడా అట్లానే ఆడేవాళ్ళం ఈ క్రీడను రెండు జట్లుగా విడిపోయి ఆడతారు ఇందులో కూడా ఇంతకు ముందుగా చెప్పిన లింగోటి ఆట ఈ వీటి సేమ్ దీనిలాగే ఉంటుంది రెండు పెయిర్స్ రెండు పెయిర్స్ విడిపోయి ఉంటారు జట్టుగా విడిపోతారు అన్నమాట ఒక జట్టు నుంచి వచ్చిన ఆటగాడు నిర్ణీత సమయంలో మరో జట్టు ఆటగాణ్ణి పట్టుకోవాలి ఏం లేదు కో ఇప్పుడు కో ఆడేటప్పుడు మనం ఒకరి దబ్బున ఉరుకుకొని వచ్చి వేరే వాళ్ళకి కో అంటిస్తే వాళ్ళు పోయి వేరేవాళ్ళని అవుట్ చేస్తారు అట్లా అవుట్ చేసిన వాళ్ళకి పాయింట్ వస్తుంది అన్నమాట వరసగా కూర్చుంటారు అందులో ఆ ఖోఖోలో ఇది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి అందరం మంచిగా ఆడుకునేది ఇంక బొంగరం ఆట కూడా ఉంటుంది చిన్నప్పుడు బొంగరాన్ని లట్టు అని కూడా అంటారన్నమాట మా సైడ్ ఇది ఇది మరోరకమైన ఆట దీనిలో చెక్కతో లేదా ప్లాస్టిక్ పైభాగం ఉంటుంది కింద ఏమో మేకు ఉంటుంది అది మనం నార్మల్గా తిప్పచ్చు లేకపోతే ఒక తాడు కట్టి దాన్నినేలపై ఇట్లా విసిరి వేయచ్చు అడ్డంగా విసిరేస్తే అది మొత్తం ఇలా తిరుగుతుంది రౌండ్గా ఇందులో కూడా చాలా నైపుణ్యం ఉండాలి ఈ బొంగరం తిప్పాలంటే అంత సాధ్యమైన సాధ్యమైన పనేం పని కాదు దానికి ఒక ట్రిక్ ఉంటుంది అది తెలవాలి మేమైతే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో ఎవరు ఎక్కువ తిప్పుతారు అని చాలా ఇట్లా కాంపిటీషన్గా చాలా చేసేది గొలుసు ఆట కూడా ఉండేది ఇంకొకటి ఈ ఆటలో ఒక డిన్నర్ అనే వాడు ఉంటాడు ఆ ఆటగాణ్ణి పట్టుకుంటాడు అన్నమాట పట్టుబడిన ఆటగాడు ఉంటాడు కదా ఆ చేతులు పట్టుకొని ఆటగాళ్ళ గొలుసులో కలుస్తాడు అదేవిధంగా పట్టుబడిన తర్వాత గొలుసులో చేర్చబడతారు చివరకి లాస్ట్కి ఎవరైతే మిగులుతారో వాళ్ళు ఈ ఆటలో గెలుస్తారు గొలుశు ఆట అందరికి తెలిసిందే ఇంక చిన్నప్పుడు అష్టాచమ్మా ఆడుకునేది అష్టాచమ్మా ఇద్దరు ఆడచ్చు నలుగురు ఆడచ్చు అష్టాచమ్మా ఆటని ఎక్కువగా ఆడపిల్లలు ఆడతారు ఇక బాయ్స్ కూడా ఆడుతారు అనుకో ఆడపిల్లలు ఎక్కువ ఆడతారు ఆ ఆ వస్తువుని ఒంటికాలితో వెళ్ళడమే కాకుండా అక్కడ గీసిన ల ఒక ఐదు ఐదు డబ్బాలు గీస్తారు ఆ అవన్నీ అష్టాచమ్మాల అవి మనం పెట్టుకున్నవి రాళ్ళు కట్టెపుల్లలు ఎన్ని పెట్టుకుంటాం అవన్నీ మొత్తం చుట్టుతిరిగి వచ్చి ఒకటి ఇట్ల గడి అంటారు దానిలో చేరుతుంది అట్లా మనవి నాలుగు చేరితేనే మనం గెలిచినట్టు అష్టాచమ్మా అని ఉంటుంది అది సబ్జా అని ఒకటి గేమ్ ఉంటుంది చుపంచుపాయ అని ఉంటుంది సబ్జా ఆటను ఏమంరు అంటే హైడ్ అండ్ సీక్ లేదా చుపంచుపమ్ అని కూడా పిలుస్తారు ఈ ఆటను మాత్రం అసలు చాలా ప్రాంతాలలో ఆడతారు ఈ ఆటలో ఆమె కళ్ళు మూసుకొని లేదా దాక్కోని అంకెల్ని లెక్కిస్తాడు అవి ఆ ఆ ఈ అంకెల్ని లెక్కించడం పూర్తయ్యేలోపు మిగిలిన వాళ్ళందరు ఉరికిపోయి ఆ వాళ్ళకు తెలవకుండా వాళ్ళకు దొరకకుండా తెలియని చోట్లలో దాక్కోవాలన్నమాట లెక్కించడం పూర్తయ్యే పూ మొత్తం ఇక లెక్కపెట్టడం అయిపోయిన మొత్తం తర్వాత ఆటగాడు వచ్చి వాళ్ళు ఎక్కడ ఎక్కడ దాక్కున్నారో మొత్తం కనిపెట్టాలి అట్లా కనిపెట్టి వీళ్ళందరు వచ్చి డొప్ప డొప్ప అని కూడా అంటారు దాన్ని వీళ్ళందరు వచ్చి డొప్ప కొట్టకముందుకే ఆటగాడు కనిపిస్తె కనిపెట్టాలి ఫస్ట్ ఎవరయితే కనిపెడతారో వాళ్ళే మళ్ళీ చోరు పెట్టాలన్నమాట అట్లా కనిపెట్టకుండా వీళ్ళందరు వచ్చి డొప్ప కొడితే మళ్ళా ఈయన ఫస్ట్ ఈ అంకెలు లెక్కపెట్టెటి ఆయన మళ్ళా ఆడాలి అట్లా ఆ లాక్ అండ్ కీ లాక్ అండ్ కీ అనే ఒక ఆట కూడా ఉంటుంది భారతదేశంలో ఈ ఆటను బిసామృత అని కూడా పిలుస్తారన్నమాట అయితే ఇతర ఆటగాళ్ళు వచ్చి ఈ అందరు ఆటగాళ్ళు లాక్ చేయబడినప్పుడు ఈ ఆట ముగుస్తుంది అంటే ఒకరు వచ్చి ఇప్పుడు కరెంట్ షాక్ కూడా అంటారు దాన్నే ఇప్పుడు ఒకరు వ చ్చి ఇంకొకొకరిని ముట్టుకోవాలి వాళ్ళు ఫ్రీజ్ అయిపోవాలి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకొకరు వచ్చి వీళ్ళని రిలీజ్ చేస్తేనే వీళ్ళు అప్పుడు ఉరకాలి లేకపోతే రిలీజ్ చేయకుండా నార్మల్గా ఉన్నారనుకో వాళ్ళు అట్టనే స్ట్రక్ అయ్యి ఉండాలి అట్లా మొత్తం ఆట మొత్తం ఒకరు వచ్చి ఒకర్ని రిలీజ్ చేస్తా ఉండాలి దాన్ని కరెంట్ షాక్ అని కూడా అంటారు ఇంకా సాంప్రదాయ ఆటలల్లో రాజారాణి మంత్రి దొంగా పోలీస్ ఆట కూడా ఉంటుంది దొంగా పోలీస్ ఆటలో అం దొంగ పోలీస్ ఉంటారు రాజురాణి మంత్రి వీళ్ళందరు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో చీటీని తీసుకుంటారు ఎవరికయితే రాజు చీటి వస్తుందో వారు రాణి ఎవరి దగ్గర ఉందో కనిపెట్టి చెప్పాలన్నమాట ఇది ఓన్లీ రాజురాణీయే కాదు రాముడు సీత అని కూడా ఆడేవాళ్ళం మేము చిన్నప్పుడు ఆ రా సీత ఎవరి కాడ ఉందో రాముడు రాము అహ అందరు కలిసి సీత ఎవరో కనిపెట్టాలి రాముడు ఎవరో మనమే చెప్పుకోవాలి ఈ రాముడు సీత చీటీ ఎవరికాద ఉందో సీత ఎవరో చెప్తే ఈ రాముడు గెలిచినట్టు ఇది కూడా సేమ్ అంతే పోలీస్ దొంగా అనచ్చు రాముడు సీత అనచ్చు రాజు రాణి అనచ్చు రాజు వచ్చినప్పుడు రాణిని కనిపెట్టాలి రాముడు వచ్చిన వాళ్ళు సీతని కనిపెట్టాలి అట్లా ఎవరు ఎక్కువ కనిపిస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి వాళ్ళు గెలుస్తారు